మా ఊరికి ఒక పదిహేను కిలోమీటర్ల దూరంలో నాగవల్లి అనే ఒక నది అయితే ఉంది దాని విశిష్టత చెప్పుకోవాలంటే చాలా ప్రాముఖ్యమైన ప్లేస్ అని చెప్పుకోవాలి ఎందుకంటే చాలామంది పర్యాటకులు ఆ ప్రాంతానికి వస్తా ఉంటారు వచ్చి అక్కడ సందర్శిస్తూ ఉంటారు అనమాట ఎందుకంటే అక్కడ చెక్కలతో కూడిన పెద్ద బ్రిడ్జ్ ఒకటి ఉంది ఇంకోటి ఐరన్ బ్రిడ్జ్ అనేది ఒకటి ఉంది ఇంకోటి ఏంటంటే మనుషులు నడవడానికి కట వెహికల్స్ వెళ్ళడానికి కట బళ్ళు కట పెద్ద పెద్దవి లారీలు కట తిరగడానికి ఒక పెద్ద వంతెన అనేది కూడా కట్టారు అక్కడ మొత్తం మూడు రకాల వంతెనలు అయితే అక్కడ ఉన్నాయి పర్యాటకులు ఎక్కువ ఇక్కడికి వస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళ అనుభవాలను పంచుకుంటూ ఆహ్లాదకరమైన ప్రపంచంలోకి వారు వస్తూ చక్క చక్కగా తమ మనసుకి ఆనందకరంగా ఉండేటట్టుగా అక్కడ ఉండి ఆ ప్రాంతాలను సంద సందర్శిస్తూ ఉంటారు అనమాట ప్రాముఖ్యంగా చెప్పుకోవాలంటే అక్కడ చాలా వరకు మనుషులు అందరూ తినడానికి ప్రజలందరూ తిరగడానికి చాలా సౌకర్యాలు అయితే ఏర్పరిచారు ప్రభుత్వం వారు ఎందుకంటే ప్రాముఖ్యంగా అక్కడ చాలామంది

అక్కడ చాపలు కూడా చాలామంది పడతా ఉంటారు అనమాట చాలామంది చాపల కార్మికులు అక్కడ ఉండి చాపల గట్ట పట్టి ఆ చాపల గట్ట అక్కడ అమ్మడం అయితే జరుగుతుందిమాట చాలా మంది చూడటానికి వచ్చిన వారు ఆ చాపల గట్ట కొనుక్కొని తీసుకుని వెళ్తూ ఉంటారు అనమాట ఎందుకంటే చాలామంది చేపల చెరువుల్లో రొయ్యలు చెరువుల్లో చేపలను కట్ట ఆహారం వేసి పెంచుతారు ఇక్కడ అలా కాదు ఆ నదిలో అవంతా అవి పెరుగుతా ఉంటాయి అనమాట

అక్కడ మనం బండ్లు కట్ట పెట్టుకోవచ్చు లోనికి ఎంట్రన్స్ టికెట్ కూడా కొంచెం డబ్బులు అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే అక్కడ నదిలో మనం ప్రయాణించడానికి పడవల కట్ట మనకి అందుబాటులో ఉన్నాయి అనమాట అక్కడ లాంచ్ మీద కూర్చుని మనం చక్కగా టికెట్ తీసుకుని మొత్తం అంతా ప్రదేశం అంతా నది అంతా చుట్టుపక్కల ప్రాంతం అంతా మనం తిరిగి చూడొచ్చు ఎందుకంటే ఆ నది డైరెక్ట్ అలా ఒక రెండు మూడు కిలోమీటర్ల తర్వాత అది సరిగ్గా సముద్రంలో కలుస్తాడంట

కానీ ఇంకో ఏంటంటే అక్కడ ఫుడ్ ఏది చెప్పాల్సిన అవసరం లేదు చాలా బాగుంటది ఎందుకంటే ఎక్కడినుంచో వంట చేయడానికి తీసుకొచ్చి అక్కడ వంట చేసేవాడిని పెట్టుకుంటా ఉంటారు అనమాట అందరికీ నచ్చిన వంటలు అక్కడ వండి పెడుతూ ఉంటారు అనమాట ప్రాముఖ్యంగా అక్కడ పీతల విగురు అనేది చాలా బాగుంటది

ఎందుకంటే ఆ వాటర్ ఫాల్ ఆ వాటర్ కట్ట వచ్చినప్పుడు కట్ట చాలామంది చిన్నపిల్లలు ఇష్టపడతారు కానీ పెద్ద వాటర్ ఫాల్ అయితే కాదు చిన్నదే వాటర్ ఫాల్ కానీ ప్రభుత్వం వారు పర్యాటకులు వస్తారు చూస్తారు ఇవి అన్ని అని చెప్పేసి దాన్ని అందంగా రూపుదిద్దారు అనమాట చాలా చక్కగా ఆ ప్రాంతం కూడా చాలా చూడముచ్చటగా ఉంటది ఎందుకంటే ప్రాముఖ్యంగా ఈ ప్రాంతాలను ఒక చోటే ఉన్నామట ఒక ఐదు కిలోమీటర్ల ఆరు కిలోమీటర్ల దూరంలో కూడా చాలా ప్రదేశాలన్నీ చూడముచ్చటగా ఉన్నాయి కనుక నాకైతే చాలా ఆనందం కలుగుతుది ఆ ప్రాంతంకి వెళ్ళినప్పుడు తప్పకుండా మీరు అందరు కూడా మీరు వెళ్ళండి వెళ్ళినప్పుడు మీ అనుభవం ఎలా ఉందో మాతో పంచుకోండి నేనైతే ఆ ప్రాంతానికి వెళ్ళి చాలా చాలా సంతోషంగా చెప్తున్నాను చాలా బాగుంది చాలా మెమరబుల్ అని నేను చెప్పుకుంటూ ఉంటాను